భువనగిరి రైల్వే స్టేషనా అండీ మాట్లాడేది అయితే ఆ ఇప్పుడూ భువనగిరి నుండీ తిరుపతికి వెళ్ళాలి అండి టికెట్ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలండీ

ఓకే అండి

ఉన్నాయి ఉన్నాయి ఉన్నావు అండి ఉన్నావు అండి ఉన్నావు అండి ఓకే అండీ టిక్కెట్ మరీ ఫోన్లో చూపిస్తే సరిపోయిద్దా అండి టీసీ వచ్చినప్పుడు లేకపోతే మీరే ప్రింట్ తీసి ఇస్తారా ఓకే అండి ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తుంది అండి ఆహా ఓకే అండీ ఇప్పుడూ ట్రైన్ బుక్ చేసుకోవడం టిక్కెట్టు అప్పుడూ వెయిటింగ్ లిస్ట్ మేమూ ఈ రోజే వెళదామని వచ్చాము అండి సాయంత్రం నాలుగు గంటలకి వెళదామని అనుకుంటున్నాము ట్రైన్ ఉందా చుడండి చూసి చెప్పగలరా ఒకసారీ ఫ్యామిలీ అండీ ఫ్యామిలీ అండీ ఫైవ్ మెంబర్స్ అండీ

అవును అండి అవును అండి అవును అండి అవును అండి అవును అండి అవును అండి ఏసి ఏసీ ఉన్నాయి అండి ఏమైనా ఏసీ ఏసీలో ఏది బాగుంటుంది అండి అంటే మేము ఫస్ట్ టైం మొదటి సారి మేము ట్రైన్ ఎక్కడం మాకు తెలియదు ధర కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పర్ పర్సన్ ఎంత పడుతుంది అండి ఆహా నాలుగు వందల యాభై రుపాయలు అండి ఓకే ఓకే ఓకే అండి ఇప్పుడూ ఈ ఇప్పుడూ దీన్ని ఏమి అంటారు మనా ట్రైన్ టికెట్స్ అనేవి మరీ వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది కదా అండి అది పడకుండా మరి ఉంటుంది ఒకవేళ ఆహా ఓకే అండీ